సార్ నా పేరు భరత్

సార్ మీరు వెజిటేబుల్స్ సెల్ చేస్తారా మీరు ఎక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అండి వెజిటేబుల్స్ అవునా మీరు క్వాలిటీని ఎలా మెయిన్టైన్ చేస్తారు అండి ఓకే ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఫార్మింగా లేకపోతే ఏమన్నా మెడిసెన్స్ గిట్లా యూజ్ చేస్తారా ఓకే ఇప్పుడు మీరు ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారా లేకపోతే మీరు ఓన్గా ఫార్మింగ్ చేస్తారా యా అవును ఓకే ఇప్పుడు మీరు ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారు అండి ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి ఎన్ని రోజులు పడుతుంది అండి ఓకే ఓకే మీకు బ్రాంచెస్ ఏమన్న ఉన్నాయా అండి ఓకే ఇప్పుడు మీ దగ్గర అన్నీ రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయా ఓకే ఇప్పుడు మీరు ఫంక్షన్స్ లాంటి వాటి కోసం ఏమన్న బల్క్గా చె పంపగలుగుతారా యా ఓకే అండి యా థ్యాంక్ యూ